నేను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అయితే అసలు టేస్ట్గా లేదు అలాగే ఇంకా ఏంటంటే వేడిగా కూడా లేదు ఇంకా ఏంటంటే అది ఏదో పాడైపోయిన స్మెల్ కూడా వస్తుంది నాకు అయితే ఈ ఫుడ్ అసలు నచ్చలేదు ఈ ఫుడ్డుని పంపించినందుకు నేనైతే చాలా అంటే చాలా కోపంగా ఉన్నాను నాకు నా మనీని రిటర్న్ ఇచ్చేయండి నేను ఇవ్వాల్సిన పేమెంట్ కూడా మిగిలింది ఇవ్వను నేను అడ్వాన్స్ ఇచ్చింది కూడా నాకు తిరిగి ఇచ్చేయండి నాకు అసలు ఈ ఫుడ్ ఏ మాత్రం నచ్చలేదు ఫుడ్ నిలవది కూడా పంపించినట్టున్నారు అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినట్టు ఉన్నాయి ఈ ఆహారం నిలవది పంపించడం వల్ల మా హెల్త్ కూడా పాడైయింది నాకు అసలు ఈ ఫుడ్ అసలు నచ్చలేదు దయచేసి నా నా మనీని నాకు రిటర్న్ ఇచ్చేయండి